నేను అవుట్సైడ్ వంటి అవుట్సైడ్ క్రీడ క్రీడలను చూస్తు ఉంటాను ఉంటాను అంటే షటిల్ వాలీబాల్ కబడ్డీ అటువంటి గేమ్స్ ఆడినప్పుడు చూస్తు ఉంటాను అలాగే వార్తలలో వస్తుంటాయి వార్తలలో అనగా ఆలగే మొబైల్లో యూట్యూబ్లో కొన్ని చానల్స్ ఉంటాయి స్పోర్ట్స్ కోసం సో క్రికెట్ వాలీబాల్ షటిల్ క్రికెట్ అనేది ఇంట్రస్ట్గా తాజాగా చూస్తుంటాం ఎక్కువగా ఎప్పుడు క్రికెట్ మ్యాచ్స్ ను డైలీగా రెగ్యులర్గా చూస్తు ఉంటు ఉంటాం అలాగే ఆ స్కోర్ ఎంత వస్తుంది ఉత్సాహంగా అనుసరిస్తు ఉంటాం ప్రతి రోజు వార్తలలో చూడడం ఎంత లైవ్ స్కోర్ ఎంత ఉంది ఎప్పుడు మ్యాచ్ అవుతుంది ఈరోజు మ్యాచ్ ఉందా లేదా ఏంటి అని అన్ని చూసుకోవడం రెగ్యులర్గా అయితే మనం మొబైల్లో యూట్యూబ్లో స్పోర్ట్స్ చానల్ చూస్తు ఉంటాం అలాగే వార్తలలో వెయిటింగ్ లిస్ట్ వచ్చే వార్తలలోకూడా చూస్తుంటాం స్పోర్ట్స్ పేపరు స్పోర్ట్స్కు సంబంధించినవి ఏవైనా న్యూస్ వస్తుందా ఏంటి అని అని ఓకే